మీ స్నేహితులతో స్కూల్లో రోజులు ఎలా గడిచాయి నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో చాలామంది స్నేహితులు ఉండేవారు నేను ఏడవ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నాను అప్పుడు నేను రోజూ స్కూల్కు వెళ్ళి వచ్చేవాడ్ని స్కూల్లోనూ మరియు ఇంటిదగ్గర స్నేహితులతో ఆడుకునే వాడ్ని స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునే వాడిని స్కూల్లో కూడా మాకు క్రికెట్ ఆడించేవారు మా స్కూల్లో స్కా సార్ వాళ్ళు పోటీలు పెట్టేవారు ఎప్పుడూ మా క్లాస్ వాళ్ళు మరియు వేరొక తరగతి వారికి పోటీలు పెట్టీ అవారు అందులో మా తరగతి టీం గెలిచే వాళ్ళం నాకు మా స్నేహితులతో క్రికెట్ అంటే పా బాగా ఇష్టం అందుకే మేము చాలా ఇష్టంగా ఆడి గెలిచే వాళ్ళం నేను నా స్నేహితులు కలిసి చదువుకునే వాళ్ళం ఇంకొకరి ఒకరు చాలా సహాయం చేసుకునే వాళ్ళం నేను స్కూల్కు వెళ్ళే రోజుల్లో చాలా ఆనందంగా ఉండేవాడిని ఏడవ తరగతి తర్వాత నేను పై తరగతుల కోసం హాస్టల్లో ఉండి చదువుకున్నాను అక్కడ కూడా నాకు మంచి స్నేహితులు పరిచయం అయ్యారు వారు కూడా నాకు చాలా బాగా నచ్చారు వారు చాలా మంచిగా నాతో ఉండేవారు నాకు చదువులో చాలా సాయం చేసేవారు ఈ స్కూల్లో పరీక్షల సమయంలో నాకు లెక్కలలో వచ్చే డౌట్లను మంచిగా వివరించేవారు నా దగ్గర లేని పుస్తకాలను వారు నాకిచ్చి చదువుకోమని చెప్పేవారు నా దగ్గర పెన్నులకు పెన్సిల్లకు డబ్బులు లేనప్పుడు నాకు వారి దగ్గరి పెన్నులు పెన్సిల్లు ఇచ్చేవారు నన్ను వారు చాలా బాగా చూసుకునేవారు మా స్నేహితులతో కలిసి టూర్కు వెళ్ళినప్పుడు మేమందరం బాగా ఎంజాయ్ చేసేవారం అవి మాకు చాలా అందా ఆనందకరమైన అనుభవాలు స్కూల్లో గడిపిన రోజులు నాకు తీపి గుర్తులుగా గుర్తుండిపోయాయి మా స్నేహితులతో కలిసి చేసిన చిలిపి పనులు ఎన్నో పనులు నాకు చాలా ఆనందంగా ఉండిపోయాయి